తెలుగులో మాట్లాడేటప్పుడు నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు కానీ తెలుగులో రాసేటప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఎందుకంటే కొన్ని కొన్ని పదాల అక్షరాలా చోట నేను సతమతం అవుతుంటాను కొంచెం ఆందోళనగా ఉంటుంది అదొక్కటే నా ఇబ్బంది రాసేటప్పుడు అక్షరాలు అక్షరాలలో కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు వాటిని ఎలా పలకాలోతెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అవే నేను తెలుగు మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు